హలో నమస్తే అండీ నా పేరు ప్రియా రవి ట్రావెల్ ఏజెన్సీ నా అండి ఆ హా నేను లాస్ట్ మంత్ వచ్చేసి ఒక ట్రిప్ వెళ్ళాము మీ మీ దాంట్లో నుంచే బుక్ చేసాము ట్యాక్సీ ఒకటి అదే కారు హైయర్ కి తీసుకున్నాము టూ డేస్ కి తిరుమల వెళ్ళి పుత్తూరు నించి తిరుమల ఇక్కడ పుత్తూరు నుంచి పికప్ తిరుమల డ్రాప్ టూ డేస్ అక్కడే ఉండేలాగా ఆ అవును రమేష్ అనే వ్యక్తి వచ్చారు మీ ఏజెన్సీ నుంచి పంపించారు ట్రావెల్ ఏజెన్సీ నుంచి ఆయనే అతనే తీసుకెళ్ళాడు మేం ఇంకో ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నాము ఈ వీక్ మా ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు ఆ అవునండి మళ్ళీ తిరుమలకే వెళ్ళాలనుకుంటున్నాము టూ డేస్ అక్కడే ఇక్కడ పుత్తూరు ఇక్కడ స్టార్ట్ అయ్యామంటే టూ డేస్ అక్కడ నెక్స్ట్ వీక్ కావాలి మాకు ఆ మళ్ళీ ఆ డ్రైవర్ అరేంజ్ చేసి ఇస్తారా ఎందుకంటే ఆయకి కొంచెం ప్లేసెస్ బాగా తెలుస్తుంది తిరుమలాలో మేము అడిగిన చోటకి అంతా బాగా తిప్పారు మాకొంచెం కంఫర్ట్ గా ఉండింది లాస్ట్ మంత్ మా రిలేటివ్స్ తో వెళ్నప్పుడు అందుకే సేమ్ మళ్ళీ అతనే దొరుకుతాడా అని అడుగుదామని కాల్ చేశాను ఆ అవునండి ఆ ఆ సరే అండి ఆ నేను డేట్ చెప్తాను ఎప్పుడంటే నెక్స్ట్ వీక్ ఈ వీక్ వచ్చి ఇ ఇప్పుడు ఈరోజు సాటర్డే కదా నెక్స్ట్ మండే కావాలి నాకు నెక్స్ట్ వీక్ ఆ మండే మండే పుత్తూర్నించి పికప్ మార్నింగ్ మళ్ళీ టూ డేస్ అక్కడ ఉండేలాగా ట్యూస్డే అండ్ వెడ్నెస్డే ఉండేలాగా లాస్ట్ లాస్ట్ టైమ్ మంత్ వె లాస్ట్ మంత్ వెళ్నప్పుడు కూడా టూ డేస్ ఉన్నాం అక్కడే ఆ ఆ డ్రైవర్ కి అంతా కూడా అకామిడేషన్ మేమే ఇప్పించాము మాకొంచెం ఆయన కంఫర్ట్ గా ఉన్నాడు ఆ రమేష్ అనే డ్రైవర్ మాకు అంటే ఆయనకి కొంచెం ప్లేసెస్ అన్ని తెలుస్తుంది అందుకనే మళ్ళీ అతనే కావాలని చెప్పేసి ఆ అవునండి ఫోర్ సీటర్ ఏ కావాలి ఫ్రెండ్స్ ఒక నలుగురు వెళ్తున్నాం మేము ఆ నెక్స్ట్ మండే కావాలండి మార్నింగ్ పుత్తూర్ నించి పికప్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి ఆ అవునండి ట్యూస్డే అండ్ వెడ్నెస్డే నైట్ వెడ్నెస్డే నైట్ బయలుదేరేస్తామండి కొంచమైనా అవైలబిల్టీ లో ఉన్నాడేమో డ్రైవరు చూసి నాకు కొంచెం ఇన్ఫార్మ్ చేస్తారా ఈవినింగ్ ఆ ఇదే అండి నా సేమ్ నెంబర్ నోట్ చేస్కోండి ఎనిమిది మూడు ఏడు నాలుగు సున్నా ఆరు తొమ్మిది రెండు సున్నా సున్నా ఆ ఈ నెంబర్ కి కాల్ చేసి చెప్పండి డ్రైవర్ అవైలబుల్టీ లో ఉన్నారా చూస్కొని చెప్పండి లేకుంటే మేము ట్రిప్ కూడా ఆయన అవైలబిల్టీ లేదంటే ట్రిప్ కొంచం టూ డేస్ తర్వాత కూడా పోస్ట్ పోన్ చేస్కుంటాము ఆ సరే అండి ఆ నాకొంచెం కనుక్కొని నాకు ఇన్ఫామ్ చేయండి ఈవినింగ్ కాల్ చేస్తారా ఆ సరే అండి ఆ ఆ ఆ రమేష్ అనే వ్యక్తికి కూడా ఇన్ఫామ్ చేసేయండి అవైలబిల్టీ లో ఉన్నాడా నాకొంచం ఈవినింగ్ కాల్ చేసి చెప్పారంటే నేను ట్యాక్సీ ఆన్లైన్ లో బుక్ చేసేస్తాను మీ దాంట్లో సరే అండి థ్యాంక్స్ అండి